స్టాంపులు నాణేలు రా రాళ్ళు సేకరణ యొక్క విద్యా సంబంధిత ఏమిటి అంటే స్టాంపులు మన భూమి కొనుక్కునేటప్పుడు ఆ భూమి యొక్క విలువకి స్టాంపులు ఉపయోగపడతాయి నాణేలు బంగారు నాణేలు వెండి నాణేలు ఇవి మనం సేకరించుకుంటాము రాళ్ళు మనకి మన పేరుకు తగ్గ రాళ్ళు మన తయారు చేసుకునే బంగారం దాంట్లో రాళ్ళు పెట్టుకుంటాం వెండి దాంట్లో రాళ్ళు పెట్టుకుని మనకి ఆ యొక్క ఈ మూడు కూడా సంబంధితంగా మనకి వి విలువ గల వస్తువులు ఇవి మీ విలువ గల వస్తువులు మన స్టాంపులు ఏంటంటే మన కొన్ని లక్షలు కోట్లు పెట్టి స్థలం కొనుకొనేటప్పుడు ఆ స్టాంప్ యొక్క విలువ ఏంటి అనేది మనం నేర్చుకుంటాం నాణేలు నాణేలు యొక్క విధానం దేవుడు యొక్క నాణేలు ఉంటాయి బంగారు నాణేలు వెండి నాణేలు ఉంటాయి ఆ యొక్క దేవుడు యొక్క నాణేలు మనం కొనుకునేటప్పుడు ఆ దేవుడు విగ్రహం మనం నాణెంగా పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకోవడం అలాంటివన్నీ దాని యొక్క విలువ అనేది మనం రాళ్ళు మనకున్నవి మన యొక్క పేరుకు తగ్గ రాళ్ళు ఆ రాళ్ళు మనం తీసుకుని మన మనకి మన పేరుకు తగ్గ ఏ రాళ్ళు ఏ రాళ్ళు వచ్చిందో ఆ రాళ్ళు మన బంగారంలో పెట్టుకుని వెండిలో పెట్టుకుని మన వేలుకి పెట్టుకుంటే మనకు కొన్ని కొన్ని మంచి జరుగుతాయి అని చెప్పేసి ఇవన్నీ మనం నమ్ముకుంటాం కాబట్టి వీటివల్ల మనము ఇవి నేర్చుకుంటా ఉంటాం